మా వంట గదిలో కరెంటుతో పని చేసే వస్తువుల వచ్చి గ్రైండర్ మిక్సీ గ్యాస్ సిలిండర్ ఓవెన్ ఇంకా చాలా అయితే ఉన్నాయి అండ్ ఫ్రిజ్లో పెట్టుకోవడానికి కూరగాయలు కూడా ఫ్రిజ్ కూడా ఒక కరెంటుతో పని నడిచే వస్తువు సో ఒక కాలంలో అయితే ఫ్రిజ్లు ఈ కరెంటుతో నడిచే వస్తువులు లేనప్పుడు అయితే మన వాళ్ళు వచ్చి ఏంది ఒక పేగులు అయితే తీసుకుని క్లాత్ను అయితే తీసుకొని పదనతో అయితే ముంచి ఏదైనా కూరగాయలకు కానీ చుట్టి పెట్టే వాళ్ళు అలా పెట్టడం వల్ల కూరగాయలు అనేది చల్లగా ఉండేసరికి ఒకరోజు రెండు రోజులైతే కరాబ్ కాకుండా ఉండేవి అలా కూలింగ్ అయితే పెడుతుండే అండ్ వేడి చేసుకోవాల్సి వస్తే అయితే పొయ్యిల మీద పెట్టి స్టవ్లు పొయ్యి స్టవ్ లేని కాలంలో పోయ్యిలు పెడుతుండే కట్టెల పొయ్యి పెట్టి ఆ పొయ్యి మీద పెట్టి అయితే వేడి చేసుకుంటుండే అండ్ మైక్రో ఓవెన్ వల్ల ఇది అన్నట్టు పొయ్యి మీద పెట్టి చేసుకుంటుండే మిక్సీ గ్రైండర్లు ఇప్పుడు చేత్తుర్రు ఆకాలంలో మిక్సీ గ్రైండర్లు లేని కాలంలో అయితే రోళ్ళు దంచడానికి అది ఒకటి ఇది ఒకటి అయితే ఉంటుండే కారం కానీ ఈ మిర్చిలు కానీ అవన్నీ దంచడానికి అయితే రోళ్ళు రోళ్ళలో వేసి దంచేవారు అలా దంచడం వల్ల చాలా మనకు ఇప్పుడు ఈ గ్రైండర్లలో ఎంత ఏ విధంగా అయితే అయితాయో మిర్చీలు వాళ్ళు రోళ్ళలో వేసి దంచితే ఆ విధంగా అయితే అవుతుంటాయి సో అందుకని అంటే ఇప్పుడు ఈ జనరేషన్ల కంటే ఆ జనరేషన్ల నడిచిన వాటికి టేస్ట్ ప్రకారంగా అయితే అవి చాలా బాగుంటాయి టేస్ట్లో అండ్ ఇప్పుడు ఈ గ్రైండర్ వాటి వాటికి అయితే పోషితవక అవే పోషిత ఆహార అన్నీ పోతుంటాయి సో ఆ కాలంలోఅయితే ఆ బండలతో దంచడం కాలీ అలాంటివి చేయడంతో కొంచం పోషికాహారాలు అనేవి కొంచెం ఎక్కువ ఉండేవి సో అందుకని ఆ కాలంలో కొంచెం మనుషులు కానీ బతికేవారు కొంచెం ఎక్కువ అయితే బతికేవారు సో మనిషికి సరిపడ పోషకాహారాలు అయితే తీసుకోవాలంటే వెనుకటి కాలం పద్ధతి యూస్ చేస్తే కొంచెం బెటర్ ఎందుకంటే ఈ కరెంట్ యూస్ చేసేవాటికి అయితే అంత పోషకాహారాలు అయితే ఎక్కువ అయితే ఉన్నాయి సో అందుకని అయితే అలా యూస్ చేస్తే మనకైతే కొంచెం బెనిఫిట్ అయితే ఎక్కువ ఉంటాయి